మారుతున్న కాలంతో పాటు ప్రపంచం కూడా చాలా మార్పులు చోటు చేసుకుంది ఒకప్పుడు నడవడం వెళ్ళే వాళ్ళము నడిచి వెళ్ళే వాళ్ళము కానీ ఇప్పుడు బస్సుల్లోను వాహనాల మీద విమానంలోనూ ప్రయాణం చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో వెళ్ళి రాగలుగుతున్నాము అంతేకాకుండా ఈ మొబైల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది ఏ మూలన ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఏమైనా మనం తెలుసుకోవచ్చు ప్రపంచం నలుమూలల ఉన్న విషయాలను మనం ఈజీగా తెలుసుకోవచ్చు